నేను పదిరోజుల క్రిందట బట్టల షాప్కి బెడ్ షీట్లు కొందామని వెళ్ళాను అక్కడికి వెళ్ళగానే వారు మాకు చాలా రకాలు బెడ్ షీట్లు చూపించారు కానీ దానిలో నాకు నాలుగు బెడ్ షీట్లు బాగా నచ్చాయి ఎందుకంటే వాటి క్వాలిటీ రంగు చాలా బాగా ఉంది అందుకే వాటిని కొనడానికి వాటి ధరలు అడిగాను వారు నాకు రకరకాల ధరలు చెప్పారు నేను నాకు నచ్చిన ధరకే కొన్నాను వాటిని ఇంటికి తీసుకురాగానే వాటిని తీసి పరుపు మీద వేసాను వాటి వలన పరుపుకి మంచానికి చాలా అందం వచ్చింది ఇల్లు కూడా చానా అందంగా కనిపించింది పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వచ్చారు వాటిని చూసి బెడ్ షీట్లు చాలా బాగున్నాయి ఎక్కడ కొన్నారు అని అడిగారు నేను వారికి షాప్ పేరు చెప్పాను వారు కూడా కొంటాము అన్నారు ధన్యవాదములు